నేను మా పొలంలో సొంత పన్లను కూరగాయలను పెంచే ప్రయత్నం రోజు చేస్తూనే ఉంటానండి అందులో అనుభవం నాకు చాలా ఎక్కువ దాని గురించి నేను చాలా నేర్చుకున్నా ఉదాహరణకు నేను మా పొలంలో పండించే పండ్లను గురించి తెలుసుకుందాం అంటే మేము దానిమ్మ పండ్లను జామ పండ్లను ఆ నారదబ్బకాయ పండ్లను ఇలాంటియి ఎన్నో రకమైన పండ్లన్నీ మా పొలంలో పండిస్తూ ఉంటానండి కొన్ని కొన్ని సార్లు మాకు నష్టం జరుగుతుంది కొన్నిసార్లు బాగా పండినప్పుడు లాభం కూడా జరుగుతుంది ముఖ్యంగా మామిడి పండ్లు పండించినప్పుడు మాకు ఎక్కువ లాభం వస్తుంది ఈ సంవత్సరం లాభం వచ్చింది అనుకో నెక్స్ట్ సంవత్సరం మాకు ఖచ్చితంగా నష్టం వస్తుందండి అది అలాగ జరుగుతుంది ఈ ఈ సంవత్సరం మామిడి పండ్లు బాగా ఫుల్లుగా కాస్తుంది వచ్చేసారికి అవి తగ్గిపోతుంది నో గ్యారంటీ మనం గ్యారంటీ ఇవ్వలేం ప్రతి సంవత్సరం మనకు లాభం వస్తుందనేసి అలానే కూరగాయలంటే చాలా కూరగాయలు పండిస్తామండి వంకాయలు బెండకాయలు మునక్కాయలు కాకరకాయలు మరీ ఇంకా తీసుకుంటే వరి బియ్యం ఇది ఎక్కువగా పండిస్తూ ఉంటాం దీనిలో నష్టం అనేది రాదులే లాభమే వస్తుందండి మాకు నిజంగా చెప్తున్నాము లాభమే వస్తుంది రైతు లేనిదే దేశం లేదు రైతు దేశానికి వెన్నెముక నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నానండి నాకు ఈ పండ్లు కూరగాయలు పండించడంలో చాలా అనుభవం ఎక్కువ దాని నుండి నేనెన్నో నేర్చుకొని ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నాను